అండి నేను సాకేత్ వాళ్ళ డాడీ ని మాట్లాడుతున్నాను తనకు ఫస్ట్ యూనిట్ మార్క్స్ బాగా తక్కువ వచ్చాయి మ్యాడం అదే తను ఏంటి చదువుతున్నాడు ఏంటి అసలు మార్క్స్ బాగా తక్కువ వచ్చాయి ప్రతి సబ్జెక్టు లోను అందుకు అడుగుదామని ఫోన్ చేశాను అవునండి అంటే తనకు కొద్దిగా స్పెషల్ క్లాస్ లు గట్రా పెట్టండి ఆ ఓకే నండి అంటే తను అసలు మొండి వాడు అనమాట అసలు మాట వినడు తను అల్లరి ఎక్కువ చేస్తుంటాడు అనమాట అదే మాథ్స్ లో అయితే బాగా తక్కువ వచ్చాయి అసలు ఫెయిల్ అయిపోయినట్టు ఉన్నాడు అసలు తను మీరు చూసుకుంటే కొద్దిగా బాగుంటుంది లేకపోతే ఆ అబ్బాయి భవిష్యత్తు బా పా పాడైపోతుంది కదా అదే కొద్దిగా తనకు స్పెషల్ క్లాస్ లు వేరువేరుగా చెప్పండి అదే సార్స్ అందరితోని మాట్లాడుతున్నాను నేను అందుకే మీకు ఫోన్ చేశాను అయితే తను ఎలాగా ఉంటుంన్నాడండి స్కూల్ లో ఎక్కువ తనకి పనిష్మెంట్ ఇవ్వండి పర్వాలేదు అదే పనిష్మెంట్ ఇస్తుంటే కొద్దిగా వింటాడు లేకపోతే వినడు వాడు అవునండి ఇంకా ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయండి వాడి నుండి ఆ సరే సరేనండి అయితే ఈ నెక్స్ట్ టైం మాత్రం కొద్దిగా మార్కులు ఎక్కువ వచ్చినట్లు చూడండి ఆ సరే సరేనండి ఆ ఓకే అండి